కొత్తగా పుట్టినటువంటి పసిపిల్లలకు మొదటి సంవత్సరంలో అన్ చాలా వేడుకలు చేసారు మొదటిగా వాళ్ళు పుట్టిన తర్వాత ఒక రెండు రోజులు వాళ్ళను ఆసుపత్రిలోనే ఉంచుతారు తర్వాత వాళ్ళు పుట్టిన మూడో రోజుకు ఇంటి దగ్గర ఒకటి ఒక చిన్న వేడుక చేస్తారు అంటే దాన్ని పల్లెల్లో అయితే బైపు తీయడం అలాంటి పదాలు ఉపయోగిస్తూ ఉంటారు ఆరోజు ఊర్లో వాళ్ళను చుట్టూ పక్కన వాళ్ళను వాళ్ళ చుట్టాలను పిలిచి పుట్టిన పసిబిడ్డను చూపిస్తూ అలాగే వాళ్ళ దగ్గరికి ఎక్కువ మందిని రానివ్వరు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అప్పుడే పుట్టిన పసిపిల్లలు కాబట్టి వాళ్ళకు బ్యాక్టీరియా అలాంటివి ఎం దగ్గర రానివ్వకుండా వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకుంటారు ఒకవేళ ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్టు ఉంటే వాళ్ళు స్నానం చేసి అలాగే నీటుగా ఉండేలాగా ఒకవేళ బయటికెళ్ళి వస్తూ ఉండే లెక్కయితే కాళ్ళు చేతులు కడుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పి అలాంటి జాగ్రత్తమైన జాగ్రత్త విషయాలు తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు పసిపిల్లలు కదా వాళ్ళకి ఎలాంటి చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా చాలా కష్టం అది మనమంటే ఓర్చుకుంటాం వాళ్ళు పసిపిల్లలు ఓర్చుకోలేరు కాబట్టి అలా ఉంటుంది ఇంకా ఆరోజు మూడు రోజుల పండుగలో ఇంటికి పిలిచి ఒక చిన్న ఫంక్షన్లా చేసి ఫంక్షన్లు చేసి ఇంట్లో ఇంట్లో సెనగలు కాని కందులు కాని ఉలవలు కాని అలాంటివి ఉడుకపెట్టి పె పెడతారు ఇంకా ట్వెంటీ వన్ డేస్ ఇరవై ఒకటో రోజు వాళ్ళకి ఒక తోట్లే ఫంక్షన్ చేస్తారు ఆరోజు ఏంటంటే ఒక బయట ఒక చిన్న వేడుకలా చేసి తొట్టెలో పెట్టి ఆరంభ మొట్ట మొదటి సారిగా వాళ్ళను తొట్టెలలో పడుకోబెడతారు ట్వెంటీ వన్ డేస్ వరుకు వాళ్ళని తొట్టెలోకి పెట్టరు అదే ఫస్ట్ ట్వెంటీ వన్ డే రోజు తొట్టెల్లో వేసి ఆ నిమిషాల్లో వేసి ఉయ్యాల పండుగ చేస్తారు అప్పుడు కూడా వాళ్ళ బంధు మిత్రులందరిని పిలిచి చుట్టూ ప్రక్కల వాళ్ళను అందరిని పిలిచి చాలా ఘనంగా చేస్తారు ఆ వేడుక కూడా అది పిల్లలకు చాలా ముఖ్యమైన వేడుక ఉయ్యాల అనేది అప్పటినుంచి ఇంక వాళ్ళను ఉయ్యాల నుంచి ఆడిస్తూ పాడిస్తూ ఉంటారనమాట ఆ ఉయ్యాలోనే జాగ్రత్తగా చూసుకుంటారు దాన్ని ఊపుతూ కొంతమంది ఇలా ఇలా పాటలు పాడుతూ అలా వాళ్ళు ఏడ ఏడవకుండా అలా చూసుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళకి తర్వాత అన్నప్రాసనలు అన్నప్రాసనలు చేస్తారు అన్న ప్రాసన ఏంటంటే వాళ్ళకు మొట్టమొదటిసారిగా తినిపించడం ఆ పిల్లలు అప్పటివరకు తల్లిపాలతోనే ఉంటారు తల్లిపాలు తాగుతూనే ఉంటారు అవి ఎక్కువ ఇంకెప్పటికీ అలాగ అలవాటు అవుతుందని చెప్పి కొంచెం బలంగా తయారవ్వాలి అని చెప్పి అన్నప్రాసన చేస్తారు ఒక భాషలలోని సరస్వతి గుడి దగ్గరికి తీసుకెళ్ళి అన్నప్రాసన అన్నప్రాసనలో ఆ బిడ్డ యొక్క తల్లి తండ్రి ఇంకా అలాగే తాతయ్య కాని తాతయ్య అమ్మమ్మ కాని లేదా నానమ్మ వీళ్ళు చేస్తారు వాళ్ళ చేతుల్లో చిన్న వెండి స్పూను ఇంకా వెండి వెండి పాత్ర తీసుకుని వాటిలో అన్నం మెత్తగా ఉడికించి దాన్ని తిం అందులో కొంచెం చక్కెర వేసేలా తినిపిస్తూ ఉంటారు వాళ్ళకి అది ఇప్పుడు మొట్టమొదటిసారి తినిపిస్తారు ఇంకోటి వాళ్ళకు అన్న ప్రసాదం భాగంగా వాళ్ళు ఫ్యూచర్లో అంటే మా కాలం గడిచినకొలది వాళ్ళు ఎదిగిన తర్వాత ఏమవ్వాలి అనేది చూడడానికి వాళ్ళ ముందు పుస్తకం పెన్ను ఇంకా ఇంకా ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొన్ని వస్తువులు అలాగే అలాంటి కొన్ని వస్తువులను పెట్టి వాళ్ళు దేన్నైతే ముట్టుకుంటారో డబ్బు ముట్టుకుంటే వీళ్ళు బాగా పెద్దయ్యక డబ్బు సంపాదిస్తారని ఒకళ్ళు బంగారం పెడతారు బంగారం ముట్టుకుంటే బాగా ధనం బాగా సంపాదిస్తారు బంగారం కూడా బాగా ఎక్కువ సంపాదిస్తాడు ఇంకా బుక్స్ బుక్స్ ముట్టుకుంటే వీడు మంచి వీడికి చదువు బాగా అ అబ్బుతుంది చాలా గొప్పవాడు అవుతాడని అనుకుంటారు అలాంటి సందర్భం వాళ్ళకు కెమెరా ఒక వీడియో తీసి వాళ్ళకు చూపడం వలన వాళ్ళకు ఆ పిల్లకు పెద్ద అయిన తర్వాత కూడా చాలా చెప్పుతో చెప్పుకో తగిన విషయంలాగా ఉంటుంది ఇంకా ఏంటంటే వాళ్ళకు నడక వచ్చిన తర్వాత చిన్నది వాకర్ లాంటిది ఒకటి ఉంటుంది దాన్ని ఇస్తారు అందులో వాళ్ళు వాళ్ళు నడక నేర్ నేర్చు నేర్చుకునే సమయంలో దానిలో వేసినప్పుడు ఆ చిన్నచిన్న అడుగులతో అటు ఇటు కదులుతూ ఉంటే ఆ కాళ్ళకు కొంచెం బలం వస్తుందని చెప్పి దాన్ని వేస్తారు ఇంకోటి కుర్చీ కుర్చీ కాని చిన్న చిన్న పీట కాని దాన్ని పట్టుకుంటూ తోసుకుంటూ చిన్ని చిన్ని అడుగులతో నడుస్తూ ఉంటారు ఇంకొకటి తర్వాత అక్షరాభ్యాసం అక్షరాభ్యాసం చేస్తారు ఆ అమ్మ నాన్న ఇద్దరు కలిసి బాసరలోని అదే సరస్వతి ఆలయంలో అక్షరాభ్యాసం అనేది చేస్తే ఆ బాలుడు తర్వాత మంచి ఉన్నత చదువులు చదువుతాడని అలాగే ఉన్నత స్థాయిలోకి ఎదిగే ఎదగాలని కోరుకుంటూ ఆ యొక్క వేడుకను చేయడం జరుగుతుంది తర్వాత ఆ బాలుడికి పన్నెండు నెలలు నిండిన తర్వాత మొదటి సంవత్సరం పుట్టినరోజును చాలా ఘనంగా ఇంట్లో ఇంటి బయట కాని లేదా ఎక్కువ ఎక్కువగా డబ్బులు ఉంటే ఒక మంచి ఫంక్షన్ హాల్లో కాని చేయడం జరుగుతుంది చాలా ఘనంగా చేస్తారది ఆ ఫస్ట్ పుట్టినరోజు అనేది వాళ్ళకు జీవితాంతం గుర్తుంటుంది ఎందుకంటే ఆ పిల్లకు తర్వాత చేసిన బర్త్డేలకంటే అది ఆ బర్త్డేకి తన బంధుమిత్రులందరూ రావడం కూడా జరుగుతుంది కదా వాళ్ళ ఎంత దూరపు చూట్టాలయిన సరే ఆ బర్త్డేకి వచ్చి చూస్తారు ఆ చిన్న ఆ చిన్ని పసి వాళ్ళని కాని పాపను కాని అలా అలాగ ఇలా ఇలాంటి వేడుకలు అనేవి చిన్నపిల్లలకు పసిపిల్లలకి చేయడం జరుగుతుంది ఇది వాళ్ళ వాళ్ళ లైఫ్లో అతి ముఖ్యమైనటువంటి వేడుకలు